హలో సురేష్ గారా అండి నేను మీ ముందు అపార్ట్మెంట్లో ఉంటాను ఏంటండి మా ఇంటి ముందు మొత్తం చెత్త పడేసారు ఒకసా ఒకసారి వచ్చి చూడండి మొత్తం రూమ్ ముందు మొత్తం గేట్ ముందు మొత్తం చెత్త చెత్త వేసేసారు మొత్తం మీ వాళ్ళే వేసారంట అలా ఎలా అంటారండి మీరు మీరే వేసారాని ఉంటున్నారు సరే మీరు పిల్లలను పిల్లలు మీద చెప్తున్నారేంటి మీరు మీరు కావాలని చేస్తున్నారా ఏంటండి అదే అండి ఒక రోజులోనే ప్రాబ్లమ్ ఉంటే పెట్టానండి అది ఏమైనా అవుతుందా అదే నేను కూడా అంటున్నా ఇప్పుడు మీరు నేను బండి వేసానని మీరు కావాలని చెత్త వేసారా మరి అలా కాదండి మీరు నేను బైక్ బైక్ వేసానని మీరు అట్లా చెత్త ఏ వేయడం అది పద్ధతి కాదండి అవునా ఇప్పుడు ఈ చెత్త మొత్తం ఎవరు తీస్తారు ఇది మొత్తం గలీజ్ గలీజ్ చేసిర్రండి వాకిలి మొత్తం గలీజ్ గలీజ్ చేసారు సరే సరే టుమారో మార్నింగ్ మొత్తం క్లీన్ చేపియ్యండి సరేనా

సరే సరే